నేనే చెప్పండి

రండి చూడండి తెలియదండి ఎంత టైం పడుతుంది అయ్యో అంత టైం అయితే ఇది సమ్మర్ కదండి ఎలా ఎంత మనీ పడుతుంది ఓకే అవునా రిపేరింగ్ టైం ఎంత పడుతుంది

ఇంక తక్కువ మనీలో చేయడానికి ఏం పాసిబుల్ కాదా ఓకే ఏసీ కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు ఏం ప్రాబ్లం అసలు ఓకే ఓకే మీరు ఇప్పుడు దీన్ని తీసుకెళ్తారా రిపేరింగ్కి త్యాంక్ యూ సరే అండి